హలో అదే ఇంట్లో ఏసి బిగించాలి అనుకుంటున్నాము

ఒకటుండింది అండి అది పాడైపోయింది వేరేది కొత్తది ఏమన్నా కొందాం అనుకుంటున్నాము ఏది ఏది మంచిగా ఉంటుంది ఏది బాగుంటుంది మీరేమైనా చెప్పగలరా

అమౌంట్ అండీ నేను ఒక యాబై వేలల్లో ఒక యాబై వేలల్లో మంచిదేదైనా కొందాం అనుకుంటున్నామండి ఫైవ్స్టార్ది ఒక యాబై వేలల్లో ఒక మంచిది ఫైవ్స్టార్ది ఏదైనా కొందామనుకుంటున్నాను

అంటే మా గది ఒకరవ్వ పెద్దదిగా ఉంటుంది దానికి సరిపడేదండి సరిపడేది ఒకరవ్వ మంచిదేదైనా ఉంటే చెప్పగలరా

అంటే రూమంతా కూలింగ్ వచ్చేటట్టు ఏదైనా మంచిదండి

సరే అండీ నేను మీ షాప్కి వచ్చి తీసి చూసుకుంటానండి ఉంటానండి